నాకు అన్నింటికంటే ఎక్కువగా రింగ్ ఆట కబడ్డీ ఆట అంటే చాలా ఇష్టం నా చిన్నతనంలో స్కూల్కు వెళ్ళేటప్పుడు ఎక్కువగా నేను క్రీడా సమయంలో రింగ్ ఆట ఎక్కువ ఆడేదాన్ని ఆ ఆటలో నేను ముందుగా గెలిచేదాన్ని అలాగే కబడ్డీ అలా ఆటలు కూడా మా స్నేహితులతో కలిసి ఎక్కువగా ఆడేదాన్ని కబడ్డీ ఆటలో కూడా నాకు చాలా ఎక్కువగా వచ్చు దాన్ని కూడా వాడే ఎక్కువగా ఆడేదాన్ని